నమస్కారం మేడం గారు నమస్కారము అండి ఆ మేము తణుకు నుండి చేస్తున్నాం అండి నాకు కళ్ళు కొద్దిగా మసకగా కనిపిస్తున్నాయి అండి మేడం గారు అండి నాలుగు ఐదు రోజుల నుంచి అండి ఆ లేదు అండి అదే అండి కొద్దిగా మసకగా కనిపిస్తుంది అనేసి ఒకసారి మిమ్మల్ని కలిసి ఏంటి ప్రాబ్లెమ్ ఏంటి తెలుసుకుందాం అని ఆ ఎన్నింటికి తీస్తారు అండి ఆ సరే అండి అయితే వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చుకోవాలి అంటారా ఆ సరే మేడం గారు అండి ఫీజు ఎంత అండి

సరే అండి ఆ సరే అండి అయితే అదేం లేదు అండి ఇదే ఒకటే కొద్దిగా మసకగా కనిపిస్తుంది అనేసి ముందుగా చూపించుకుంటే బాగుంటుంది కదా అనేసి

అది ఏమీ లేదు అండి ఇంకా ఏ సమస్య లేదు అండి అది ఒక్కటే ఉంది ఆ సరే మేడం గారు అండి రేపు పొద్దునే తొమ్మిది తొమ్మిదన్నరకి అలా వచ్చేస్తాను అండి ఆ సరే అండి అది ఎక్కడ ఉంది అండి అది

ఆ సరే ఆ సరే అండి ఆ లేదు అండి రేపు పొద్దున అక్కడికి వచ్చాక కలిసి మాట్లాడతాను అండి